నేను ఎప్పుడైనా ఏదైనా విశేషంగా ఉన్నతమైనది లేదా కొత్తగా ప్రారంభించినది అయిన ఆట ఏమిటి అంటే పాము మరియు సురూపము ఆ ఆటలో మన దేశంలో చాలా ప్రముఖమైన ఆట ఇవి కేవలం మన ఆటగాళ్ళలో కనిపిస్తుంది కానీ ఇది దానిని పట్టించడం మరియు ఆటను ఆడడం అందరికి ఆనంద పీడితిస్తుంది పాము మరియు సురూపము ఆటల్లో రోజువారీ జీవితంలో కష్టాలు మరియు ఆనందాలు ఒక ప్రమాణంలో ఉండటం సూచిస్తుంది ఆటల్లో పాములు మరియు సురూపములు అవిభాషక సంఖ్యా కేవల పాసుల మూలంగా చిహ్నమైన మొదలు పేజీ నుంచి ప్రారంభించి వరసగా ఎండ్ వరకు వెళ్ళాలి ఆటలో పాము మరియు సురూపములు ఒక డైస్ యొక్క భారీ తరంగాల మూలంగా ఆటను ఆడుతుండం మరియు కొత్త రంగాలకు పేజీలను ఆడాలి దరఖాస్తులు మరియు కోతుల భారీ తరంగాల దగ్గరకు వచ్చాక ప్రయత్నించడం చిహ్నానికి చేరినదిగా రంగములో పాములు మరియు సురూపములు ప్రతి యొక్క పాసు చిహ్నాలను దగ్గరకు వచ్చి గుర్తించాలి ఆటలో గుర్తించడం మరియు చిహ్నాల దగ్గరకు సేకరించడం అత్యంత పరికూలతగా ఉంటుంది ఆటలో సాధారణంగా పాములు మరియు సురూపములు యొక్క గుర్తులు అందుకు ఇచ్చినదానికి సోడికి చేరిపడతాయి కానీ విశేషంగా సంకేత చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయి అందుకనే ఈ ఆట అంటే నాకు కొంత ఇష్టము